ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు పది రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు పది రెండు వేల ఇరవై మూడు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు